హలో సార్ చెప్పండి సార్ అవును సార్ ఫ్రిడ్జ్ మెకానికే మాట్లాడేది ఏమైంది సార్ ఫ్రిడ్జుకి ఒక్కసారి లోపల స్టెబ్లైజర్ ఉందేమో చూడరా సార్ పైన మీకు స్టెబ్లైజర్ ఏమన్న కనెక్షన్ ఏమన్న ప్రాబ్లమ్ ఉందా అవునా సార్ ఇది లోపల ఏమన్న ప్రాబ్లమ్ ఉంది ఒకసారి వాటర్ చెకింగ్ కానీ ఏమన్న చూడండి సార్ ఒకసారి వాటరు క్లీన్ చేయకపోయిన ఒక్కొక్కసారి అవుతుంది అది ఏమైన మీ ఒల్టేజ్ ప్రాబ్లమా సార్ అది ఒకసారి ఒల్టేజ్ ఒకసారి చెక్ చేయండి అది అది ఊరుకే కరాబ్ అయితుంది అంటే మీ స్టెబ్లైజర్ ప్రాబ్లమ ఉంటుంది సార్ అది అది కూల్ స్టెబ్లైజర్ మార్చుకుంటే ఒకవేళ పనిచేస్తుంది కాలేదంటే మీరు మళ్ళీ కాల్ చేయచ్చు అది మరి లోపల ఒకసారి లోపల ఒకసారి మీరు చెక్ చేసుకొని ఒకసారి వాటర్ ప్రాబ్లమ్ ఉంటుంది ఒకొక్కసారి జామ్ అయిపోయి ఉంటుంది లోపల

లేదు సార్ అది క్వాలిటీ ఉంటుంది కానీ లోపల మీకు ఒకసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయక ముందే వెనకాల బ్యాక్ సైడు వాటర్ది ఉంటుంది వాటర్ క్లీనింగ్ది అది వాటర్ క్లీనింగ్ కాడ ఆగిపోయి డస్ట్ ఆగిపోయి ఉంటుంది ఆ డస్టు తీస్తే మీకు ఆ డస్ట్ క్లీన్ చేస్తే ఒకవేళ వస్తుంది అప్పుడు రాకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమి లేదు సార్ అది ఒకవేళ డస్ట్ క్లీన్ చేసి చెప్పండి ఫోన్ చేయండి థ్యాంక్ యూ